నేను రీసెంట్గా గోవాకి వెళ్ళాను అక్కడ వెళ్ళాను పర్యాటకులతో మాట్లాడాను వాళ్ళు నేను అడిగినాను ఈ ఈ ఈ గోవాలో చూడడానికి ఏమేం బాగుంటుంది వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు ఎన్ ఎన్ ఎన్నో ప్లేసులు చెప్పారు ఆ ప్లేసులు వెళ్ళాలి మంచి మంచి ప్లేసెస్లు ఉంటాయి మంచి మంచి జాగాలు ఉంటాయి అవన్నీ చూసి నేను ఎంతో ఆనందం చేయాలి అని చెప్పారు వాళ్ళు ఫస్ట్ మాకు బీచ్ చెప్పారు ఆ బీచ్ బీచ్ వెళ్ళారు ఆ బాగా బీచ్ ఆ బాగా బీచ్ చాలా ఫేమస్ బీచ్ అక్కడ చాలా మంచి టూరిస్ట్లు వస్తూ ఉంటారు పర్యటకలతో అందరూ వస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరితో వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు నైట్ క్యాంప్ నైట్ క్యాంప్ ఇంకా బీచ్ ముందర ఆ నైట్ క్యాంప్ చూస్తుంటే చాలా మంచిగా మన మనిషికి శాంతిగా ఉన్నట్లుగా ఉంటుంది ఆ వైబ్ వేరే వేరే లాగానే ఉంటుంది ఆ వైబ్ చూస్తుంటే అక్కడ ఇంకా మంచిగా అంటే మందు మందు అంటే అక్కడ చాలా తక్కువలో దొరుకుతాయి ఆ మందుతో చాలామంది ఏదేదో ప్యూర్ మందు దొరుకుతాది అక్కడ ఏ కల్తీ ముందు దొరకదు అక్కడ వాళ్ళ చేతితో చేసిన మందు వాళ్ళు అది బీర్స్ బీర్స్ తో చేసే ముందు ఆపిల్ ఆపిల్ అంటారు దానికి ఎంతో ప్యూర్ మందు కోసమే అక్కడ గోవాకు వెళ్తారు వాళ్ళు ఇప్పుడు అది దాని ప్యూర్ మందు బీచెస్ దానికోసమే గోవాకు వెళ్తారు వాళ్ళు చెప్పారు అట్లా ఎందుకంటే ఆడ మందు చాలా అకువలో దొరుకుతాయి మంచిగా బీచెస్ బీచెస్ నుంచి మనకు మనశ్శాంతి దొరుకుతుంది ఎందుకంటే మేము ఎన్నో సీటుల తిరిగి తిరిగి ఎంతో గర్భట్ల మన టెన్షన్ ఎంతో ఉంటుంది ఆ బీచ్ ముందర మంచి శాంతిగా మా ఆ సముద్రం మా వైపే వచ్చి మంచిగా మా కాళ్లకు చల్లగా పెట్టి మొత్తం బాడీ మొత్తం చల్లగా చేస్తుంది అని అది చెప్తా మందుతో అంత ఎంతో మంది తిరుగుతానే చెప్పారు వాళ్ళు ఆ పర్యటక వాళ్ళు మాటలు వింటే నాకు ఎంతో మంచిగ అనిపించింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ గురించి ఇంత మంచిగ చెప్తున్నారు అని నేను అనిపించింది మళ్ళీ దాని తర్వాత నేను గుజరాత్కి వెళ్ళాను గుజరాత్కి వెళ్తే అక్కడ చూడ వా వాళ్ళు అయితే అక్కడ అయితే చాలా మంచి ప్లేసెస్లు చాలా మంచి రోడ్స్లు చాలా మంచి ఇండస్ట్రీస్లు ఎన్నో ఇండస్ట్రీస్ ఎన్నో మన అక్కడ మెయిన్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అది ఎంతో ఎత్తు అయినా ఉంది అది దాన్ని చూస్తే నా కళ్ళు అట్లనే తిరిగిపోయింది అక్కడ చూసి అది అది స్టాచ్యూ అంటే అది ఎంత పెద్ద స్టాచ్యూ అంటే మన ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా అంతా మంచి స్టాచ్యూ అంత పెద్ద కట్టారని నేను నమ్మకపోతున్న వారిని అక్కడ నేను పర్యాటకలతో అడుగుతే ఇది మా వాళ్ళ దగ్గర పుట్టిన ఒక సంతకం అని వాళ్ళు చేశారు అంట అంత మంచి వాళ్ళు వాళ్ళ గురించి అంత మంచి చెప్పుకుంటే నాకు ఎంతో మంచి మా మా ఏరియాలో ఎన్నో మంచి మంచి జాగాలు ఉన్నాయి కానీ నాకు ఒక బయట స్వసంత్రం తిరగాలని నాకు ఆశ ఉండే అందుకే నేను అన్ని జాగాలో పోయి తిరుగుతుండే ఒక్కసారి నేను జమ్ము పోయిన జమ్ములో పోయి పర్యాటకల్లో అడుగుతే వాళ్ళ చల్ల అది చెప్పారు వాళ్ళతో ఫేమస్ ఆపిల్స్ ఆపిల్స్ అంటే ఎంతో ఫేమస్ అంట అక్కడ నుంచి ఎన్నో దేశ ఎన్నో రాష్ట్రాల్లో పోతాయంటా పోతాయి ఆపిల్స్ అవి ఆపిల్స్ కాదు చాలా మంచి ఆపిల్స్